మేము రెండు రోజుల క్రితం క్రోమా దుకాణం నుండి ఒక క్రొత్త హెచ్పి పెవిలియన్ ఎక్స్ త్రీ సిక్స్టీ ట్వల్వ్ జన్ ల్యాప్టాప్ని కొన్నాము ఆ ల్యాప్టాప్ యొక్క లక్షణాలు చాలా బాగున్నాయి ల్యాప్టాప్ రంగు మరియు రూపం అన్ని బాగున్నాయి ల్యాప్టాప్ చాలా జాగ్రత్తగా వాడాలి అది చాలా సున్నితంగా ఉంది మా ఇంట్లో ఆ ల్యాప్టాప్ అందరికీ నచ్చింది ఈ ల్యాప్టాప్ యొక్క ధర డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సంతలో మిగతా ల్యాప్టాప్లతో పోలిస్తే ఈ ల్యాప్టాప్ యొక్క ధర మరీ అంత తక్కువ ఏం కాదు అలా అని ఎక్కువా కాదు సో మంచి ధరకి మంచి ల్యాప్టాప్ మాకు లభించింది